టెక్నాలజీ మన నిత్యవసర జీవితాలన్ని చాలా సులభకరంగా మార్చినది ఇదివరకటి రోజుల్లో మనం కొన్ని నిత్యవసర వస్తువులు పనులకి చాలా ఇబ్బంది పడే వాళ్ళం ఉదాహరణకు టిక్కెట్లు బుకింగ్ మరియు హోటల్ బుకింగ్ బ్యాంకింగ్ ఇంకా పేమెంట్ ఇంకా వస్తువులు కొనుగొలు గురించి అటువంటి పనులు చేయాలన్న మనకి ఒక్క రోజు అయినా పట్టేది కాని ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల ఇటువంటివన్ని మన అరచేతుల్లోకి వచ్చేశాయి మనం సమయం ఉన్న లేకున్నా ఇటువంటివన్ని మనం కొనుగొలు చేసి ఇంటికి రప్పించుకోవచ్చు ఇదివరకటిలాగా టికెట్ బుకింగ్ చేయాలంటే మనం ఆ తదితర ప్రదేశాలకు వెళ్ళి ఎక్కువ సేపు నిల్చొని అలిసిపోనక్కర్లేదు మన ఇంటిల్లోనే ఆయా సంస్థల యాప్ వల్ల అంటే దాని వల్ల వాడుకుంటూ మనం వాటిల్లో బుక్ చేసుకొని మనం అక్కడికి వెళ్ళవచ్చు ఇంకా చెప్పాలంటే మరెన్నో ఇలా టెక్నాలజీ మన చేతుల్లో కి వచ్చిన తరువాత చాలా సమస్యలని సులభకరంగా చేసినవి ఇదివరకు హోటల్ బుకింగ్ చాలా మనకి తల నొప్పిగా మారేవి ఇంకా పేమెంట్ షాపింగ్ అంటే మనం పేమెంట్లు చేయాలంటే ఇప్పుడు యుపిఐ అనే ద్వారా మనము పేమెంట్లు అతి సులభంగా చేయడం మనకు తెలిసినదే కాని ఇదివరకటి రోజుల్లో అలాంటివి ఏవి ఉండేవికాదు అందరూ నగదు తమ జేబుల్లో పట్టుకువెళ్లడం గమనియం కానీ ఇప్పుడు ఎవరు అలా చేయట్లేదు అందరూ వాళ్ళ చేతుల్లో ఉన్న చిన్న స్మార్ట్ ఫోన్ అనే పరికరం ద్వారా ఎటువంటి పేమెంట్లను చేస్తూ ఉన్నారు ఇంకా చెప్పాలంటే మనకి ఇదివరకు ఈ టెక్నాలజీ అనేవి లేనప్పుడు ప్రకటనలను కూడా సరిగ్గా ఉండేవి కాదు ఎప్పుడు శాంతారాం వీస్ చే దూరదర్శన్ కోసం ఎదురు చుసేవాళ్ళం గానీ ఇప్పుడు అలా లేదు మన చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్ అనే పరికరంలోనే ప్రకటనలు చాలా సునాయాసంగా వచ్చేస్తున్నాయి ఇలా ఇటువంటి టెక్నాలజీ మనల్ని చాలా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తూ ఉన్నది దీనిని అందరూ అర్ధం చేసుకొని దాన్ని ప్రోత్సహించడం మొదలు పెట్టడం మంచిది ఇలా ఇటువంటి టెక్నాలజీ వల్ల మనకి ఎన్నైతే లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి వాటిని మనం గమనించి మనం జాగ్రత్తగా వాటిల్ని వినియోగించుకోవడం మంచిది